మేడం ఏం ల్యాండ్ మేడం

అంటే ఇది హౌస్ ప్లాన్ అట్లా ఏం తీసుకుంటరా అని అడుగుతున్నాను హౌస్ కోసమేనా అయితే మేడం ఇప్పుడు ఫార్మ్ ల్యాండ్ అంటేనేమో ఇది ఎకరానికి ఇరవై లక్షల దాకుంది మేడం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఉంది ఫార్మ్ ల్యాండ్ అంటేనేమో హౌస్ ల్యాండ్ అంటేనేమో ఈ ఒక గుంట అంటే నూట ఇరవై గజాలు ఉంటుంది మేడం రేటు ఐదు లక్షలుంది మేడం సిటీకి కొంచం దూరంగా దగ్గరగా అయితే ఏడుంది ఇంకా కొంచెం దగ్గరగా ఇప్పుడు ఉంది అంటే ఇంకా ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లా ఉంటుంది మేడం సిటీకి దగ్గర దూరాన్ని బట్టి రేట్లు కూడా ఉంటాయి మేడం మీకు ఎక్కడ కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా మేము రేట్లు చెప్తాం రింగ్ రోడ్ ఉంది మేడం మంగపాడు నుండి రింగ్ రోడ్డుకెళ్ళింది అటు డైరెక్ట్ అది సిటీకి వెళ్తుంది ఆ మె ఆ మెయిన్ రోడ్డుకు కావాలి అనుకుంటే ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ ఒక వన్ ట్వంటీ గజాలకు ఉంది మేడం

షాప్ మెయిన్ రోడ్డుకే బెటర్ మేడం ఎందుకంటే హైవే కాబట్టి ఇంక ముందు ముందు సిటీలో బాగా డెవలప్ అవుతుంది అది అటు తీసుకుంటేనే బెటర్ నైన్ థౌజండ్ ఉంది మేడం ఇంక కొంచెం లోపలికనుకుంటే మీరు హౌస్కే కావాలే ఓ షాప్ వద్దంటుంటే సెవెన్ ఉన్నది ఇంక కొంచెం సిటీకి వేరే దగ్గరగా ఇంక కొంచెం దూరంగా ఉంటే సిక్స్ ఫైవ్ అట్లున్నది మేడం కొంచెం దూరం లాంగ్ అవుతూ అంటే రేటు కొంచం తగ్గుతూ ఉంటది దగ్గరగా కావాలే మేమిక్కడ షాప్ పెట్టుకుంటాం అంటే వన్ ట్వంటీ గజాలకు అట్లున్నది మేడం నైన్ థౌజండ్ ఉన్నాయి మేడం రిజిస్టర్ చేసి ఇస్తాం మేము ఓకే మేడం